అవును రుణం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది మా ఇంటిలో మా నాన్నగారు ఒక వ్యాపారం చేద్దామని అనుకున్నారు దానికోసం కావాల్సిన వ్యాపారానికి తగిన డబ్బు లేకపోవడం వలన రుణం ఒకచోట రుణం తీసుకుందామని అనుకున్నారు ఆ సమయంలో అక్కడికి వెళ్ళి ఆ సంస్థ ఆ సంస్థ దగ్గరకు వెళ్ళి ఏమేం కావాలో అడిగినప్పుడు ముందుగా వారు చెప్పినది ఏమిటంటే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు ఇంకా క్యాస్ట్ సర్టిఫికేటు ఇంకా సంవత్సరంలో మీ ఆదాయం ఎంతో ఆ సర్టిఫికెటు ఇలాంటివన్నీ అడిగారు అడిగి వాటితో పాటు అక్కడ ఒక పత్రం ఇచ్చారు అప్లికేషన్ పత్రాన్ని పూర్తిచేసి మనకు ఎంత అమౌంట్ కావాలో అక్కడ చెబితే మనం మన మీద వారికి నమ్మకం కలిగినప్పుడు వారికి కావాల్సినవన్నీ మనం అందించి అనగా అప్లికేషన్ ఫాములు లేదా మన ఆధార్ కార్డ్ పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్సులు ఇలాంటివన్నీ వారికి అందించి ఒక అర్జీని పెట్టుకోవాలి అప్పుడు అక్కడ ఉన్నవారు ఆ అర్జీని ఆమోదించి దాన్ని అప్రూవ్ చేయడానికి కొంత సమయం పడుతుంది ఆ సంస్థ వారు మన ఇంటికి వచ్చి మరీ ఎంక్వయిరీ చేస్తారు ఎందుకనగా వారు లోన్ ఇవ్వడం అంటే వారి డబ్బును మనకు ఇవ్వడమే అందువలన మనము తిరిగి ఆ డబ్బును కట్టగలమా లేదా అని ఒక నలుగురైదుగురిని కనుక్కొని వారికి నమ్మకం కలిగితే అప్పుడు మనకి లోన్ రుణాన్ని మంజూరు చేస్తారు మనం ఆ లోన్ను అప్లయ్ చేయడానికి వెళ్ళినప్పుడు మనతోపాటు ఒక ఇద్దరు వ్యక్తులను సాక్షి సంతకాలకు తీసుకువెళ్ళాలి ఎందుకంటే మనం తీసుకో తీసుకోవడాన్ని ఇతరులు కూడా

అలాగే మా క్యాస్టు క్యాస్ట్ సర్టిఫికెటు అలాగే సంవత్సరానికి మాకు వచ్చే ఆదాయం ఆదాయం ఇంటి ప పన్ను మీద మనం ఎంత కడుతున్నామో అలాంటివన్నీ తీసుకుని వారి దగ్గరికి వెళ్ళాము వెళ్ళి అప్లయ్ చేసిన తర్వాత ఒక వారానికి వారు మా ఇంటి చుట్టూ ఉన్న వ్యక్తులను ఎంక్వయిరీ కోసం వచ్చారు ఆ ఎంక్వయిరీ అయిన తరువాత ఒక నెల రోజులకు మాకు ఆ వ్యాపార లోన్ అనేది మంజూరు అయింది